అయ్యా మేము వేరే దేశానికి వెళ్ళాల్సి వస్తే వెళ్ళాలి అనుకుంటే మా అబ్బాయి సౌత్ ఆఫ్రికాలో ఉద్యోగం చేస్తున్నాడు వాడికి ఈమధ్య చాలా ఆనారోగ్యంగా ఉంది మేము వెళ్ళాలనుకుంటే సౌత్ ఆఫ్రికాకి వెళ్ళి వాడిని అక్కడ కొంత మెడికల్ పరంగా అయితేనేమి ఫుడ్ పరంగా అయితేనేమి మేము వాడికి కొంత సపోర్ట్ అందించి కొంతకాలం వాడి దగ్గర ఉండి వాడి బాగోగులు చూడాలని మేము అనుకుంటున్నాము అవకాశం వస్తే తప్పకుండా మేము సౌత్ ఆఫ్రికా వెళ్ళి మా అబ్బాయిని చూసుకొని అక్కడ వాడితో కొంతకాలం ఉందామని మా మా తాలూకా ఉద్దేశము అని మేము చెప్పుకొస్తున్నాను